హలో చెప్పండి చెప్పండి అవునవును ఒక టెన్ డేస్ తరువాత వెళ్తున్నాము మీరు సీఫుడ్స్ బాగా చేస్తారని వేరే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను మీరు ఎన్ని వెరైటీస్ చేయగలరు సీఫుడ్లో ఓకే ఎంత టైమ్ పడుతుంది అవునా మీతో కొంచెం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చెప్పగలరా ఓకే ఓకే

ఓకే ఓకే ఫిష్ ఫ్రైయేనా గోంగూరతో కలిపి చేస్తారు కదా అది కొంచెం స్పెషల్గా చేస్తారా నాకు ఒక టెన్ డేస్ తరువాత అలా నేను ఒకసారి మీ ఒకసారి లొకేషన్ పంపిస్తారా విజిట్ అవుతాను అవునా ఓకే ఓకే ఓకే ఇక్కడే నియర్ బై తమిళనాడు సైడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం ఇక అన్ని ఫుడు అంతా మొత్తం సెట్ అయిపోతే ఇక స్టార్ట్ చే ప్లాన్ చేసుకోవటమే నార్మల్ నార్మల్

మేము అందరూ కలిసి ఒక టెన్ మెంబర్స్ పైగా వెళ్తున్నాము మీరు మరీ హై రేట్లో కాకుండా మరి కొంచం చూసి

ఓకే మేడం అయితే సరేనండి మేము ప్రజెంట్ అయితే కార్స్ అని అనుకున్నాము కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే మెంబర్సు చూసుకుని కారా లేకపోతే బస్సా అని డిసైడ్ అవుతాం

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే త్యాంక్స్ మేడం కాల్ చేసి అడిగినదానికి ఓకే మ్యామ్